హలో మ్యాడమ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యాడమ్ మ్యాడమ్ నేను ఫస్ట్ ఇయర్ హరిత మ్యాడమ్ బీఎస్సీ న్యూట్రిషన్ మ్యాడమ్ నా పర్స్ పోగొట్టుకున్నాను మ్యాడమ్ ఇవాళ మా క్లాస్ రూమ్లో అది దాంట్లో నా ఇంపార్టెంట్ వాలెట్స్ అన్నీ ఉన్నాయి హాల్ టికెట్ కూడా అందులోనే ఉంది మ్యాడమ్ మ్యాడమ్ ఇది ఇవాళ ఎగ్జామ్స్ అవుతుంటే ఎగ్జామ్స్ అవగానే అక్కడ ఇట్లా పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుందామని వెళ్ళి వచ్చేలోపు లేదు మ్యాడమ్ బెంచ్ పైన పెట్టి వెళ్ళిన డెస్కులో కరక్ట్ మ్యాడమ్

మ్యాడమ్ అంటే అందరు గ్రాడ్యుయేషన్కి వచ్చిండ్రు కదా ఎక్కడ ఉన్న వస్తువులు అక్కడ ఉంటాయని అనుకున్న మ్యాడమ్ నేను హైదరాబాద్కి కొత్త మ్యాడమ్ నేను ఇట్లా ఉంటుంది అనుకోలేదు మ్యాడమ్ అవును మ్యాడమ్ కానీ నేను అనుకోలేదు మ్యాడమ్ అందులో నా వాలెట్స్ అంటే ఇప్పుడు ఫీ నా హాస్టల్ ఫీజ్ అది అంతా దాంట్లోనే ఉంది మేడం డబ్బులు చాలా విలువైన వస్తువులు ఉన్నాయి వెంకటేష్ సార్ మ్యాడమ్ మ్యాడమ్ సార్కి ఇన్ఫార్మ్ చేస్తే అసలు సారు నెగ్లిజెన్స్గా ఉన్నారు మ్యాడమ్ నేను సారు పట్టించుకోక నేను మళ్ళీ అలా అని కాదు మ్యాడమ్ గంటకి మా క్లాసులో మూడు కెమెరాలు ఉన్నాయి మ్యాడమ్ అవి మీరు చూస్తారో ఏమో నిన్న టైం గుర్తుంది మ్యాడమ్ ఎగ్జామ్ అవ్వగానే కరెక్ట్ వన్ ఫిఫ్టీన్కి మ్యాడమ్ వన్ ఫిఫ్టీన్ నుండి గుర్తుంది మ్యాడమ్ వన్ ఫిఫ్టీన్ నుండి వన్ థర్టీ లోపు పోయింది మ్యాడమ్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తే దొరుకుతుంది మ్యాడమ్ గ్యారెంటీగా ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్

ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్ ఓకే తప్పకుండా మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్